నమస్తే సార్ అమృత రెస్టారెంటేనా ఆ నమస్తే సార్ సార్ నాకు మీ రెస్టారెంట్ నుంచి నాకు కొన్ని ఐటమ్స్ కావాలి అవి నాకు చాలా చాలా ఇష్టమైనవి అందువల్ల నేను మీ రెస్టారెంట్నే ఎంచుకున్నాను నాకు కావాల్సింది ఏంటంటే పులస చేప పులుసు ఒకటి కావాలి అదే విధముగా చికెన్ ధమ్ బిర్యానీ ఒకటి కావాలి అదేవిధముగా రొయ్యలైన వేపుడు కావాలి వీటిని నాకు మీరు తొందరగా తయారు చేసి పంపించాలని కోరుతున్నాను ఎక్కడికి పంపించాలో కూడా నా చిరునామా మీకు తెలియజేస్తాను నా యొక్క చిరునామా ఏంటంటే కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి చిన్న పల్లెటూరు మీరు అక్కడికి రాగానే నా నెంబర్కి మీరు ఫోన్ చేయగానే నేను మీదగ్గరకు వచ్చి నా యొక్క ఆర్డర్ను తీసుకొని మీకు డబ్బులు చెల్లిస్తాను మీరు తొందరగా తయారు చేసి తీసుకురావాలని కోరుతున్నాను ఎందుకంటే మా ఇంట్లో చుట్టాలు వచ్చారు ఆ చుట్టాల కోసం అని ఈ యొక్క రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడుతున్నాను అంతేకాదు నేను కూడా చాలా ఇష్టంగా తినే వంటకాలవి మీ హోటల్లో చాలా బాగుంటాయని తెలుసుకొని మరి వాటిని ఆర్డర్ చేశాను అందువల్ల మీరు వాటిని చాలా నీట్గా తయారుచేసి చాలా రుచికరంగా వండి వాటిని మాకు పంపించాలని కోరుతున్నాను మీరు పంపించిన వెంటనే నాకు ఒక ఫోన్ చేయండి నేను మీకు ఎదురొస్తాను ధన్యవాదాలు